మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు దానికి ఏమైనా కూపన్ ఉందో లేదా చెక్ చేసుకోవడానికి నేను ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాను అసలు కూపన్స్ ఈ ఆర్డర్కి ఉన్నాయా లేవా అనేది అలాగే మనం ఫోన్పేల ద్వారా కూడా కొన్ని కూపన్స్ వస్తుంటాయి ఆ కూపన్స్లో అసలు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటాను ఆర్డర్స్ ఏమైనా ఆ వెబ్సైట్కి అలాగే అమెజాన్లో కానీ వేరే వాటిలో కూడా మనవి ఏవైనా కూపన్స్ వస్తున్నాయా ఆ కూపన్ వల్ల ఎంత తగ్గుతుంది మనకి డిస్కౌంట్ ఎంత వస్తుంది అలాంటివి చెక్ చేసుకుంటాము

కొన్ని చోట్లలో మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంటుంది కొన్ని చోట్లలో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంటుంది అవన్నిట్లో చెక్ చేసుకున్న తర్వాతే మనం ఆర్డర్ చేస్తాము కొన్ని వెబ్సైట్ల కన్నా మనం యాప్లోకి వెళ్ళి చేస్తే కొన్ని ఇంకా ఆఫర్లు ఎక్కువ వస్తాయి ఆఫర్ ఎంత ఉంది ఏం కథ ఎలా చేయాలి ఎంత ఆర్డర్కి ఎంత డిస్కౌంట్ వస్తుంది అని చెక్ చేసుకుంటాము ఒకవేలా కూపన్ వస్తే ఆ కూపన్ బట్టి మనం ఏది తీసుకుంటే బాగుంటుంది ఎంతలో బాగుంటుంది అని చెక్ చేసుకుంటాము ఎక్కువ కూపన్స్ అనేది మనం వెబ్సైట్కి వెళ్లి చెక్ చేసుకోవాలి చాలా వెబ్సైట్లో చాలా ఆఫర్స్ ఉంటాయి ఆఫర్కి వెళ్ళి చెక్ చేసుకొని మనం ఏదో ఒకటి బుక్ చేసుకోవాలి అప్పుడు మనకి దాని మీద ఎంత డిస్కౌంట్ వస్తుంది అనేది చూసుకుని మనం తినేసుకోవచ్చు అది